నేను మా ఇంటి వద్ద పనులు చూసుకుంటున్న అప్పుడు నీటి ఒత్తిడిని చాలా తక్కువగా తగ్గిస్తాను నీటిని ఎలా పడితే అలా వృధా కానివ్వను కుళాయి అనేటిది ముందుగా నేను పట్టుకున్నాక వాటర్ ఆఫ్ చేస్తాను